గైడ్ అండి టూరిజంకి సంబంధించిన గైడ్ అండి మీరు నా పేరు నగమా కుమారి నేను తణుకు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడూ ఇది ఆ టూ టూరిజంకి వెళ్ళాలంటే ఏ ప్లేస్లు బాగుంటాయి ఎక్కడ చూస్తే బాగుంటాయి ఎన్ని రోజులు పడుతుంది ఏమైనా చెప్పగలరా మీరు ఇన్ఫర్మేషన్ ఆ ఒక ఒక ఫైవ్ డేస్

కార్ మా సొంత కారే

ఉహు అంటే మొత్తం ఫైవ్ డేస్ అంటారా టూరు

అలా వస్తారా అయితే సరే ఇప్పుడు వాటికి ఎంత ఖర్చవుతుందంటారు ఏంటి అదే లాడ్గింగ్ బోర్డింగ్ అంతా మాదే అంతే కదా సరేనండి ఎప్పుడు వెళ్తామో అప్పుడు డేట్లు చెప్తాంలేండి

అలాగే

అలాగే అలాగేనండి అదే చెప్తాలెండి నేను తొందరగా మీకు తెలియచేస్తాను ఫోన్ నెంబర్ ఇదేనండి నోట్ చేసుకోండి నేను మీకు రెండు మూడు రోజుల్లో చెప్తాను ఆ నోట్ చేస్కోండి సరే ఉంటాను సార్ ఉంటాను